మా గ్రామంలో వ్యాపారాలు పళ్ళ వ్యాపారం కూరగాయల వ్యాపారం మరియు బిర్యానీ షాప్స్ మరియు చెప్పుల షాప్స్ బట్టల దుకాణాలు మరియు కిరాణా సామాన్లు వంటి దుకాణాలు నిర్వహించేవి వాటి ద్వారా మా ప్రాం గ్రామంలో ఒక పది పదిహేను రకాల షాప్స్ ఉన్నాయి టైలర్ షాప్ ఇవన్నీ ఎంతగానో ప్రభావితం అవుతున్నాయి ఎంతగానో ప్రభావితంగా మంచిగా నడుస్తున్నాయి వీటి ద్వారా మేము కూడా అతి తక్కువ ధరలకు మేము కూడా వాటిని తీసుకో మా గ్రామంలో తీసుకోగలుగుతున్నాము మా కూడా అవి తక్కువ ధరలకు లభిస్తున్నాయి వ్యాపారులు కూడా ఎక్కువగా పెరుగుతున్నారు ఇవి ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి మనుషులను ఆకట్టుకుంటున్నవి